హలో మ్యాడమ్ చెప్పండి నమస్తే మ్యాడమ్ మీకు ఇక్కడ ఫోన్ ఫోన్ షాప్ నుంచి మాట్లాడుపి అవును మ్యాడమ్ మీకు ఎలాంటిది ఎలాంటి మోడల్స్ కావాలి మ్యాడమ్ అవైలబుల్ ఉంది మ్యాడమ్ కాస్ట్ వచ్చేసి

ఫోర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మ్యామ్ ఎస్ మ్యామ్ అది వన్ ప్లస్ ఫైవ్ జి ఫోన్ మ్యాడమ్ అది ఫైవ్ జి ఫోన్ మ్యామ్ ఫోర్ జి అవయితే ట్వంటీ థర్టీ థౌసండ్లోనే వస్తాయి కాని ఫైవ్ జి ఫోన్ ఉంటుంది మ్యామ్ ఫోర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ర్యామ్ ఉంటుంది మ్యామ్ ఎయిట్ జిబి ర్యామ్ ఉంటుంది మేడమ్ అవి కామెరా బాగుంటుంది మ్యాడమ్ అవును మ్యాడమ్ రెండు కెమెరాలు ఉంటాయి కెమెరా బాగుంటుంది

ఉన్నాయి మ్యామ్ మీకు ఏ కలర్ కావాలి బ్లాక్ గ్రే బ్లూ ఉన్నాయి మ్యామ్ అలాంటివి కూడా ఇంకా మీకు ఫైవ్ జి చెప్పండి మ్యామ్ ఫైవ్ జి మ్యామ్ అందుకే కాస్ట్ కూడా ఎక్కువ ఉంది మ్యామ్ అలా ఏమి లేదు మ్యాడమ్ మేము మా దగ్గర కస్టమర్కి కరెక్ట్ గానే ఇస్తాం మ్యామ్ ఉంది మ్యామ్ వన్ ఇయర్ వరకు గ్యారెంటీ ఉంది మ్యామ్ వన్ ఇయర్ వరకు ఫోన్ ఫోన్కి ఏమైనా ఇన్నర్గా ఫోన్కి ఏమైనా మీరు మళ్ళీ రావచ్చు మ్యామ్ ఫ్రీ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేస్తాం మళ్ళీ ఓకే మ్యాడమ్